నమస్కారం అండి రాంబాబు గారు ఏ రమ్మన్నారంటండి ఏది మీ ఇంటి ఎనకాల ఉంది ఇదా చెప్పండి

అంటే ఒక ఫ్లోర్ వేద్దామనుకుంటున్నారా అండీ అంటే అది ఎలాగండి అంటే హాలు కిచెను బెడ్ రూమ్ కింద ఏసుకుంటారా లేకపోతే ఒక హాలు కొంచెం పెద్ద బెడ్ రూమ్ కింద వేసి ఉంచేద్దామనుకుంటారా చిన్న బాత్రూం లాగా ఉంటే సరిపోతుంది

అదేలేండి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఉండకపోవడం ఉంటుంది మీకు అదే లేండి మీరు తక్కువ తక్కువ బడ్జెట్ అనుకుంటారు కానీ అండి మనం మొదలెట్టేదాకా తెలియదండి అది ఎంతవుతదో అనేది ఎందుకంటే అండి రోజు రోజుకీ రేట్లు అనేటవి పెరిగిపోతున్నాయండి ఇప్పుడు మీరు ఇసుక రేటు తీసుకుంటే ఒక టన్నే అదే ఒకా లారీ ఇసుక మీకు పదిహేను వేల నించి పదిహేడు వేలు ఉందండి ఇప్పుడు అదే అదే కాకుండా ఇప్పుడు మీరు మళ్లీ గ్రావెల్ వేసుకోవాలండి ఇటకా ఇటుక మీరు ఏ ఇటక వేద్దామనుకుంటున్నారండి అంటే మట్టి ఇటుక వేసేయమంటారా లేకపోతే సిమెంట్ ఇటుక ఏయమంటారా వేడి వస్తదండి వేడి వస్తుంది కాకపోతే పని అనేది కొంచెం త్వరగా అయిపోద్ది అంతే అంతే తేడా

అదేలేండి మట్టి ఇటుక వేద్దాం ఇటుక కూడా ఇప్పుడు ఒక్కో ఇటుక వచ్చి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అయిపోయిందండి అది ఒకొక్క ఇటుక ఇదివరకు ఐదారు ఉండేదండి ఇప్పుడు ఏడెనిమిది అయిపోయిందది లేదండి అంటే ఇప్పుడు ఇదే కాదండి మీకు ఐరన్ తీసుకున్నా ఊసలు అదీ రాధా టిఎమ్టి అని లేకపోతే ఉంటదండి రాడ్డు త్రీ సిక్స్టీ అని అలాంటి మంచి మంచి కంపెనీలు అండి అవి అలాంటిది అంటే మీకు ఎక్కువ సంవత్సరాలు ఆగుతాయండి తుప్పు పట్టకుండా కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అండీ మాట్లాడుదాం అండి మనం వెళ్లి మాట్లాడి మీకు మామూలుగా బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు అండి ఎంత అవుద్ది అనుకుంటున్నారు అదే నేను చెప్పమ నన్ను చెప్పమంటన్నారా మీరు ఒక హాలు ఒక కిచెను ఆరేడు లక్షలా అదే లేండి అవుతాది మనం అంటే దిగే వరకు తెలీదు అండి ఆ లోతు ఎంతన్నట్టు ఇప్పుడు మనం కట్టు మొదలెట్టే దాకా

మీకు అన్నీ అంటేనండి మీకు లోపల సీలింగు కరెంటు పని పంపింగ్ అదే ప్లంబర్ పని అది ఉంటది కదా అండి మోటర్లు నీళ్లు పెట్టడం పైప్ లైన్లు అన్నీ కలిపి మీకు దాదాపుగా అటు ఇటుగా కట్టుబడి మొత్తం అంతా కలిపి తొమ్మిది లక్షలు వరకు అవుతదండి మీరు ఏడు అంటన్నారు కానీ అండి తొమ్మిది లక్ష వరకు అయిపోద్ది సరే అదే చూద్దాం మనం మొదలెడితే కానీ చెప్పలేమండి ఏదీనీ తగ్గొచ్చుపెరగొచ్చు మ్యాగ్జిమమ్ మేము తగ్గిచ్చడానికే చూద్దాం అంటే కూలోళ్లు రేట్లు కూడా పెరిగినాయండి కూలోళ్లకి ఇప్పుడు రోజుకు వచ్చి వెయ్యి రూపాయలు అడుగుతున్నారండి ఆళ్ళు మీరు ఎప్పుడన్నా చూసారో లేదో ఈ మధ్యన మేస్త్రికి పన్నెండు అవుతుంది పన్నెండు అంటన్నారు కూలోడికి వెయ్యి అంటన్నారు పెరిగిపోయారండి అందరూ కూడా చేద్దాం అండి మనం చేద్దాం మీకు మీకు సాధ్యమైనంత వరకు నేను తగ్గిచ్చడానికే చూస్తానండి కాకపోతే ఆ రేట్లు బట్టి మనం వెళ్లిపోవాలి కానీ అంతకుమించి చేసేదేముండదండి మనం కట్టుబడిలో గనక మీకు ఎటువంటి కట్టుబడిలో మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వనండి మేం మాట ఇత్తున్నాను మేం కట్టుబడి అయితే మాత్రం నెంబర్ వన్ గా కట్టిస్తానండి సరేనండి మీకు ఏదో రోజు ప్రస్తుతానికి అయితే మీకు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకొని ఒకా ట్రాక్టర్ ఇసుకనీ ఒకా రెండు మూడు బస్తాలు గ్రావెలు వేసుకుంటే కనకా ఒక వంద ఇటుకలు తెచ్చుకుంటే వంద ఇటుకలు తెచ్చుకుంటే మీ శంకుస్థాపన అయిన తర్వాత మనం మొదలెట్టుకుంటే బాగుంటుంది

సరేనండి